నమస్తే సార్ కార్ల ట్యాక్సీ సర్వీసే కదండి మేము ఇలాగా కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉన్నామండి మేము ఇక్కడ నుంచి మేము ఏలూరు వెళ్లాలండి కొంచెం ముఖ్యమైన పని దానికి వెళ్ళాలి ఎందుకంటే ముందుగానే చెప్తున్నాము మాకు ఈ నెల ఈ నవంబర్ నెల ముప్పై ఒకటిన మేము వెళ్ళాలి మేము ముగ్గురం ఉన్నామండి మాకు ఎటువంటి వాహనం ఏమన్నా మంచిది కొంచెం త్వరగా వెళ్ళేది ఏమన్నా మాకు అందుబాటులో ఉంటుందండి ఆరోజున మేము పొద్దున్న మాట్లు వెళ్లి మేము అక్కడ దిగిపోతాము మమ్మల్ని దింపడానికి మంచి ఒక వాహనం అనేది కావాలి చూడడం కూడా కొంచెం బాగుండాలి మేము ముగ్గురం ఉంటామండి మొత్తం మేము ఇక్కడ రావులపాలెంలో ఎక్కుతాం అక్కడ ఏలూరులో దిగుతామండి ఆ తారీఖున ఏమన్నా అందుబాటులో ఉన్నాయా కార్లు ఏమన్నా లేదంటే ఇంకేమన్నా ట్యాక్సీలు కానీ ఇటువైపు వెళ్ళేవి కానీ ఏమన్నా మీకు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఒకసారి మిమ్మల్ని కనుక్కుందాం అనేసి ఎటువంటి రకాలు ఉంటాయండి మాకైతే మేమనుకునేది ఏంటంటే ఎర్టిగా కారైతే మాకు కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఎక్కువ ఆ యొక్క కార్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాం మేము కుదిరితే మట్టుకి మాకు ఎర్టిగా ఏమన్నా మీరు చూడగలిగినంత మట్టుకు మీరు ఎర్టిగా సా పంపండి లేదు ఇంకా తప్పని పరిస్థితులో ఇంక మీరేమన్నా మీదగ్గరున్న ఏదో దాన్ని పంపండి మీయి మాములుగా ఎన్ని రకాలైతే ఉంటాయండి మీదగ్గర మాములుగా ఆరోజైతే మట్టికి ఏదోకటి మంచిదే పంపండి ఎర్టిగా చూడండి లేదు కుదరదు అనుకుంటే ఇంకా ఈ ఏదో ఒకటి పంపిద్దురు కానివ్వండి షిఫ్ట్ కానీ ఏదో ఒకటి పంపిద్దురు కానివ్వండి కుదిరినంత మట్టుకి ఎర్టిగా చూడండి ఇక్కడ పొద్దున్నే ఎక్కుతామండి ముప్పై ఒకటో తారీఖున రావులపాలెంలో పొద్దు న ఎక్కుతాము ఏడు ఆ ప్రాంతంలో మళ్ళీ మమ్మల్ని ఏలూరు త్వరగా తీసుకెళ్లి దింపాలండి